నృత్యాన్ని అభిరుచిగా కొనసాగించుకునేవారికి ఈ యొక్క మహిళలకు సమాజం మద్దతు ఇవ్వడం లేదు మహిళలు నృత్యకారా కళాకారులు ఈ యొక్క చాలా సమస్యలను ఎదురుకొంటున్నారు ఎందుకంటే చాలా గ్రామాలలో చాలా పట్టణాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో స్త్రీలను ప్రోత్సహించడం లేదు ప్రతీ కొన్ ప్రస్తుత కాలంలో ప్రతి విషయంలో ప్రోత్సహిస్తున్నారు కాని ఈ యొక్క క్రీడాకారుల విషయంలో ఇటువంటి నృత్య ప్రదర్శన విషయంలో ఎవరు ప్రోత్సహించడం లేదు ఎందుకు అంటే నృత్య నృత్యాన్ని చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒకొక ప్రాంతంలో ఒకొక నృత్యాన్ని వారి ప్రాంతానికే తగ్గట్టుగా నృత్య ప్రదర్శన అనేది ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి ప్రదర్శనలు కొన్ని కొన్ని తల్లితండ్రులకు నచ్చక పోవడం వల్ల టీవీలలో ఏదైనా నృత్యం గురించి చూసి వారి వేసుకునే వస్త్రాలను బట్టి తల్లితండ్రులు భయపడి ఒక కొంత నృత్యాన్ని వారి యొక్క పిల్లలు మహిళలకు ఈ యొక్క నృత్యాన్ని నేర్చుకుంటాను అంటే వద్దని ముందే చెప్పేస్తున్నాం ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన బట్టి కొంత కొంత మంది చేసే ఈ యొక్క చెడ్డ ప్రవర్తన బట్టి ఈ యొక్క మహిళలు ఎవరైతే నృత్యాన్ని నేర్చుకోవాలి అనుకోని నేర్చుకోలేక పోయిన ఆ యొక్క మహిళలు వారి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తల్లితండ్రులు కూడా భయపడుతున్నారు పంపించడానికి అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న అక్కడ కూడా నేటి సమాజంలో ఈ యొక్క జనాభా ఈ యొక్క సమాజం మహిళలను ఇంకా కూడా తక్కువ చూపే చూస్తుంది చాలా పలు చోట్ల వీరికి అవకాశాలు అన్ని కూడా ఇవ్వక పోవడం వల్ల మహిళలు నృత్యంలో కొనసాగించడానికి కొన్ని కొన్ని సాంకేతిస్తూ వీరు వెనకబడుతున్నారు